ఆధునిక ప్రపంచంలో సాంకేతికత మన జీవితానికి అద్భుతమైన మార్పులను తీసుకురావడమే కాదు ప్రజలకు అవసరమైన కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలను కూడా పెంచుతుంది ఇవి ప్రస్తుత కాలంలో చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి మనం పనిచేయడానికి సులభంగా జీవించడానికి ఇంకా అధికమైన అవకాశాలను ఎదుర్కోవడానికి అందుకోవడానికి సహాయపడతాయి వాటిలో కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు మొదటిది గ్రాఫిక్ డిజైన్ ఈ నైపుణ్యం చాలా అవసరమైంది ఎందుకంటే ప్రతీ రంగంలో వాణిజ్య ప్రకటనలు ఆన్లైన్ ప్రచారాలు మరియు సృజనాత్మక దృశ్యపటాలు తయారు చెయ్యడం చాలా ముఖ్యం మీ మీరు మంచి గ్రాఫిక్ డిజైనర్ అయితే ఇతరులతో సమర్థవంతంగా ఆకర్షణీయంగా జ్ఞానం లేదా సమాచారం పంచుకోగలుగుతారు ప్రస్తుతం ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం ప్రతిరోజు సృజనాత్మక మరియు విజువల్ కంటెంట్ని చూస్తున్నాము ఉదాహరణకు సోషల్ మీడియా పోస్టులు వెబ్సైట్ల డిజైన్లు యూట్యూబ్ వీడియోలు మొదలైనవి ఈ కంటెంట్ని తయారు చేేసే ఆలోచనాత్మక పద్ధతులు మరియు శైలులు అన్ని వాణిజ్య రంగాల్లో ప్రకటనలు మరియు ఉత్పత్తి ప్రమోషన్లలో కూడా ఉపయోగపడతాయి ఇంకా రెండవది యూజర్ అనుభవం ఇది కూడా చాలా ముఖ్యమైనది మనం ఆన్లైన్లో ఒక వెబ్సైట్ లేదా అప్లికేషన్ ఉపయోగిస్తున్నప్పుడు అది సులభంగా సౌకర్యంగా ఉండాలి అందుకే మనం యూజర్ అనుభవం అందించ యూజర్ అనుభవం డిజైన్ మనకు చాలా ముఖ్యమైనది ఇది మనకు మంచి సరలమైన అనుభవం అందించడాానికి ఉపయోగపడుతుంది ఇంకా మూడవది సైబర్ సెక్యూరిటీ అనలెటిక్స్ మనం ప్రస్తుతం అంతర్జాలంలో సర్వత్ర ఉంటున్నాము మనం చేసే ప్రతి పని పుస్తకాలు చదవడం నుంచి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు చెయ్యడం వరకు డిజిటల్ స్థలంలో జరుగుతుంది ఈ సమయంలో మన వ్యక్తిగత డేటా మరియు ఆన్లైన్ ఐడెంటిటీ రక్షణకు సైబర్ సెక్యూరిటీ చాలా కీలకమైనది సైబర్ సెక్యూరిటీ అనలెటిక్స్ డేటాను పాజిటివ్ మార్గంలో ఉపయోగించడానికి కాకుండా అది హ్యాకర్ల నుంచి స్కామ్ల నుంచి రక్షించడానికి చాలా అవసరం ఇది కేవలం పెద్ద కంపెనీలకే కాదు వ్యక్తిగతలు వ్యక్తిగతులు మరియు చిన్న వ్యాపారాల కోసం కూడా అత్యంత అవసరమైన నైపుణ్యం